మేము లోన్ కోసం చేశామండి

మేము మేము హౌస్ లోన్ కోసం చేశామండి మేము కుకట్పల్లిలో హౌస్ తీసుకున్నాము హౌజ ఇల్లు ఇల్లు మాకు యాభై లక్షలు పడిందండి మా దగ్గర పది లక్షల క్యాష్ ఉంది నలభై లక్షలు లోన్ తీసుకోవాలనుకుంటున్నాం నెలకి ఎంత కట్టాలి దాని గురించి అడుగుదామని చేశామండి మాది బిజినెస్ మాది షాప అండి శారీస్ షాప్ శారీస్ శారీ అవునండి కడుతున్నామండి ఆ ఏంటండీ మేము ఐదు సంవత్సరాలు నుంచి కడుతున్నాం

ఓకే

లోన్స్ లోన్స్ ఏమి లేవండి

సరే అండి మీ బ్యాంక్ ఎక్కడ

ఆహా సరే సరే అండి వస్తామండి ఎన్నింటికి రమ్మంటారు సరే అండి